మా ఏరియాలో రిలయన్స్ మార్ట్ డీమర్ట్ విశాల్ మార్ట్ లాంటి పెద్ద పెద్ద కిరాణా షాపింగ్ మాల్స్ ఉన్నాయి అందులో కిరాణా సరుకులు కురగాయలు అన్నీ ఇతర వస్తువులన్నీ దొరుకుతాయి ఇటీవల కాలంలో బా కిరాణా సరుకులు కురగాయలు ధరలు చాలా విపరీతంగా పెరిగిపోయాయి ఫిక్స్డ్ రేట్లు ఉంటాయి కాబట్టి పెద్ద షాపింగ్ మాల్లో హోల్ సేల్ ధరలకి దొరుకుతాయి కాబట్టి ఈ మధ్య కాలంలో అక్కడే తీసుకుంటున్నాము ఇంక ఆన్లైన్ షాపింగ్ అంటే ఆన్లైన్ షాపింగ్ వల్ల కొంచెం లాభాలు ఉన్నాయి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఉంటాయి ఎందుకుంటే ఒక్కోసారి మనం ఆర్డర్ చేసిన ప్రోడక్టులు రాకపోవచ్చు రావచ్చు కొంచెం ఆలస్యం అయితే కొంచెం ఇబ్బంది పడే పరిస్థితులు చాలా ఉంటాయి ఆన్లైన్ షాపింగ్ అంటే మనము దేనినైనా చూసి అదీ ఆర్డర్ పెట్టుకున్న వెంటనే వస్తుంది కానీ ఒక్కొక్కసారి కలరు మారచ్చు ఇంకా వేరే ఏదైనా తేడా ఉంటే మళ్ళీ మా మార్చుకోవడానికీ అవుతుంది ఒక్కో చోట ఒక్కో చోట అవ్వదు కాబట్టి ఆన్లైన్ షాపింగ్ వల్ల లాభాలు ఎంతున్నాయో కొంచెం ఇబ్బందికరమైన నష్ట పరిస్థితి కూడా ఉన్నాది అంటే పెద్ద పెద్ద షాపింగ్ మాల్లో తక్కువ ధరలకే కిరాణా సరుకులు కూరగాయాలు దొరుకుతున్నాయి

ధరలు పెరిగాయి కానీ ప్రతి వస్తువు అందుబాటులోకి వచ్చేసింది దాని వల్ల ఆన్లైన్ షాపింగ్ బెటర్ డోర్ డెలివరీ ఇస్తారు కాబట్టి ఆన్లైన్ షాపింగ్ మాల్ బెటర్ అని